హలో మీరు టూరిస్ట్ నుంచి మాట్లాడుతున్నారా హరిప్రసాద్ మీరు ఎక్కడన్నా కోటకి ఏడన్నా తిరిగినారా ప్లేసెస్ చెప్పగలరా వెళ్ళాం సార్

సరే

ఓకే సరే సరే

సరే

ఓకే ఓకే ఓకే

ఓకే

చూసినాము

ఓకే సరే